వినబడతుంది చెప్పండి ఏ డిపార్ట్మెంట్ అమ్మా నువ్వు మీ క్లాస్ టీచర్ ఎవరు అయినా నీకూ నీకు శ్రద్ద లేదామ్మా ఐడీ కార్డ్స్ అనేవి పద్ద పద్దాకడి ఇవ్వము ఒకసారే ఇస్తాము మీరు పద్దాయడ పారేసుకుంటే మేము ఇస్తామా ఏంటి అయినా పిల్లలకి ఇవ్వడం ఏంటమ్మా మీకసలు బాధ్యత లేదా ఏంటి మీకు కాలేజీ అంటే భయం లేదా మీపే మీకు మీ క్లాస్ టీచర్కి ఇంఫార్మ్ చేస్తాను ఇలా ఐడీ కార్డ్ పోగొట్టినా ఇన్ని రోజులు నువు కాలేజ్కి ఎలా రాగలిగావు నేను చూస్తాను అసలు నీకు భయముందా అసలు నీకేం లేదా ఏం ఎక్స్క్యూజ్ చేస్తాం అమ్మా దానికో ప్రోసెస్ ఉంటుంది మాకు మీకూ భయం లేదు అమ్మా అస్సలు అలా ఎలా పడేస్తావు నువ్వు సరే మీ క్లాస్ టీచర్కి ఇంఫార్మ్ చెయ్యండి అదే మీ క్లాస్ టీచర్కి వెళ్ళి మేం చెప్తాను ఇలాగా మీది పోయిందని మీ ఫైల్స్ అన్నీ ఆవిడ దగ్గరే ఉంటాయి మాకు పంపిస్తారు లేదండి మీకు ఫైన్ పడుతుందమ్మా నువు పడేసినందుకు నీకు ఫైన్ పడుతుంది మీ టీచర్ గారికి చెప్తాను మీ టీచర్కి వచ్చి మీ చెప్తారు మీ క్లాస్ టీచర్కి ఓకే ఈ సారికి అయినా జాగ్రత్తగా ఉండమ్మా ఫైవ్ హండ్రడ్ పడుతుందమ్మా అవసరలేదమ్మ మీ క్లాస్ టీచర్ దగ్గరా మీ సెట్టు ఉంటుంది ఆ సెట్ నేను తీసుకుంటాను ఓకే ఈసారి అయినా జాగ్రత్తగా ఉంచండి సరే జాగ్రత్త ఈసారి అయినా జాగ్రత్తగా దాచుకొ